భవిష్యత్తులో పాటలు పాడే లక్షణాలు అంటే ఆశయాలు లాంటివి అలాంటివి పెద్ద ఆశయాల గు నాకైతే పెద్దగా ఏమీ లేవు లక్షణాలు అంటే నేను చిన్నప్పుడు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం ఉండేది భవిష్యత్తులో మంచి పాడాలి పెద్దగా సింగర్ అవ్వాలి గాయత్రినవ్వాలని అనే చాలా కోరికలుండేది కానీ బా మనం ఇప్పుడున్న చూస్తున్న కాలంలో మన గొంతుతో పోల్చుకుంటే చాలా మంచి మంచి గొంతులు బయటకు వస్తున్నాయి ఆ గొంతుతో పోల్చుకుంటే నా గొంతు అసలుకి వస్తుందా రాదా అని ఒక నమ్మకం ఒక దాంతో ఒక దాంట్లో ఉండిపోయింది అనమాట కాబట్టి భవిష్యత్తులో నాకు పాటలు పాడే లక్షణాలు అంటే నార్మల్గా కా కాలేజీలో ఏమంటారు మనకా మన కా మా కళాశాలల్లో ఎలాంటివన్నా చేస్తే దాంట్లో పాడడానికి ఉంది కానీ పెద్ద పెద్ద సింగింగ్ లాంటివి కాంపిటీషన్లో పాల్గొనే లాంటి ఆశయా ఆశయాలు లాంటివి ఎలాంటివి లేవు అనమాట కాబట్టి దీని గురించి నేను చర్చించగల అని అనగానే నాకు గుర్తు వచ్చేది ఏంటి అంటే నేను చ పాటలు అనగానే నాకు పాటలు గురించి వింటాను కానీ నేను పెద్దగా పాడడానికి పెద్దగా ఇష్టపడతాను కానీ పెద్ద పెద్ద కాంపిటీషన్స్ అవన్నీ అనంగానే నాకు భయమేస్తదనమాట కాబట్టి నేను పెద్ద పెద్ద పాటలు ప పాడడానికి ఇంట్రెస్ట్ చూపించినా కూడా ఆ వాళ్ళకు మనకున్న కాంపిటీషన్ని బట్టి నేను వెనకకు వెళ్ళిపోతా కాబట్టి నాకు భవిష్యత్తులో పాటలు పాడా పాడాలి పెద్ద ఏదో సాధించాలి అనేదైతే ఏం లేదు నేను ఇప్పుడు అనుకునే దానికి బట్టి నేను నేనున్న దాంట్లో నేను చదువుకొని మంచిగా జాబ్ చే నౌకర్ చేసి మంచిగా ఉంటే చాలు మా పే నాకు నా పేరెంట్స్ని అదే నా కుటుంబ సభ్యులు అందరినీ మంచిగా చూసుకుంటే చాలు అన్నట్టే ఉన్నా నేను కానీ బా పాటలు పాడే భవిష్యత్తులో ఒక ఛాన్స్ వస్తే బాగా పాట పాడేది మాత్రం అస్సలు వదులుకోను అస్సలు ఎప్పటికీ వదులుకోను ఎందుకంటే నాకు చాలా ఎప్పడినుంచో ఆశ కోరిక ఉంది కాబట్టి నేను అలాంటిది కోరుకుంటాను కాబట్టి ఖచ్చితంగా ఎలాంటిది అయినప్పటికి కూడంగా నేను అలాంటి ఆశలు ఉన్నప్పటికి కూడంగా అలాంటిది ఎప్పటికైనా ఉన్నప్పటికి కూడంగా నేను ఎప్పుడూ కూడంగా అలాంటి అలాంటి లక్షణాలు అనేటివి కొ చాలా కష్టమే అయినప్పటికీ కూడా నేను సహకరిస్తాను చేస్తాను నాకు నా నా అను నా శ చేతనైనంతవరకు నేను సాధిస్తాను అంతకుమించి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న కాలంలో బా ఈ లక్షణాలు భవిష్యత్తులో పాటలు పాడే లక్షణాలు ఆశయాలు అనేటివి చాలా గొప్పనైనవి అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళని ఖచ్చితంగా మనం ప్రేరేపించాలి అలాంటి పాటని మనం ముందుకి మనం మంచి మంచి గొంతు గాయత్రి వాళ్ళను మంచి గొంతు గొంతున్న వాళ్ళని వ్యక్తులని మనం అందరిని తీసుకురావాలి బయటకి తీసుకొచ్చి వాళ్ళని వాళ్ళతో పాడించాలి వాళ్ళ చేత పాడించాలి వా అలాంటి వాళ్ళ ప్రతిభ బయటప పడాలి అనేది నేను కోరుకుంటాను అలాగే ఇప్పుడున్న భవిష్యత్తులో పాట అనేది ఒక సంగీతం అనేది ఒక గొప్ప వరమనమాట పాట పాడేది అనేది ఒక గొప్ప వరం వరం అనమాట అలాంటి ఛాన్సెస్ దొరకక బయట చాలా మందే ఉన్నారు అలాంటి వాళ్ళకు ఒక మంచి ఛాన్స్ ఇచ్చి వాళ్ళని ఒక మంచి ఛాన్స్ ఇచ్చి వెలుగులోకి తీసుకొని రావాలి నేను పాడకపోయినా ఒక మంచి లైఫ్లో ఒక సెటిల్ అయితే అలాంటిది ఒకటి కొత్త కొత్త వాళ్ళకి ఒక మంచి ఫ్యూచర్ ఇచ్చేది ఒకటి మంచి జాబ్ లాంటిది అలాంటిది పెట్టుకుంటాను అనమాట అలాంటి వాళ్ళకి ప్రేరేపించే వాళ్ళకి ఒక గొప్ప మంచి స్థాయిలో ఉంచడానికి అలాంటిది ఒక ఇన్స్టిట్యూట్ లాంటిది పెట్టుకోవడానికి చూస్తాను తప్పించి నేను పాడే అవకాశం మాత్రం కష్టమే ఎందుకంటే నా గా నా గొంతుకి ఇప్పుడున్న గొంతులకి చాలా అంటే చాలా ఎలాంటివి అనుకోవచ్చు ఏమన్నా రిహా చేసినా కూడంగా అవ్వచ్చు కదా అని అలాంటివేమీ జరగవు కష్టమే